నేను కొన్ని రోజుల్నుంచి నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాను అందుకోసం అని చెప్పి నేను డిమార్ట్ కి వెళ్ళి ఒక మౌత్ వాష్ కొనుక్కున్నాను ఆ మౌత్ వాష్ ని నేను వాడ వాడుదామని చెప్పి అనుకున్నాను మౌత్ వాష్ నేను వాడడం ప్రారంభించాను మౌత్ వాష్ చాలా బాగా పని చేసింది నా నోటి దుర్వాసనని చాలా మటుకు పక్కకి పెట్టేసేటట్లు చేసింది పోయింది నా నోటి దుర్వాసన అంతా నేను ఆ మౌత్ వాష్ వల్ల చాలా ఆనందపడ్డాను మౌత్ వాష్ వల్ల నా పక్కన కూర్చున్న వారందరూ కూడా చాలా బాగా నవ్వుతూ మాట్లాడుతున్నారు మీ దగ్గర న మంచి సువాసన వస్తుంది అని చెప్పి గట్ర అంటూ ఉండేవారు నాకు మౌత్ వాష్ చాలా బాగా నచ్చింది అది వాడడం వల్ల నా నోట్లో వేసిన చిన్న చిన్న కురుపులు అలాంటివి కూడా తగ్గినయి డాక్టర్ కూడా దానిని వాడమని చెప్పారు నేను అందుకోసమని చెప్పి ఆ మౌత్ వాష్ ని వాడాను చాలా బాగుంది ఆ మౌత్ వాష్